మా ఊర్లో నాకు ప్రత్యేకమైన వ్యాపారమేమి లేదు నేను జీసీసీలో సేల్స్మెన్ ఉద్యోగం చేసేదాన్ని అన్నీ కిరాణా వస్తువులన్నీ అమ్మేవాళ్ళం పప్పులు పంచదారలు బియ్యం కిరోసిన్ కిరసనాయిలు ఇంకా అదర వస్తువులు టీ పొట్లాలన్నీ అన్ని ఏ విలేజ్కి ఏం కావాలో అన్ని కూడా అమ్మేవాళ్ళం అది తప్ప ఇంకేమీ నాకు రాదు అదే ఆ బిజినెస్ చాల బాగు బిజేనెస్ లాగే ఉంటుంది ఆ ఉద్యోగమైన సరే బాధ్యతగా చెయ్యాలి బాగుంటుంది అందరికీ హెల్ప్ చేస్తున్నాము అన్న తృప్తి ఉంటుంది అందరికి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నామని తృప్తి ఉంటది ఉద్యోగమనే కాకుండా అందరికి సరఫరా చేస్తున్నామా లేదా చూసుకొని అందుబాటులో ఉండి లే రానోళ్ళు తర్వాత వచ్చినా కూడా వాళ్ళకన్నీ ఇచ్చేవాళ్ళం దినుసులు